డెంగ్యూ మలేరియా జ్వరం దీనన్నిటి కార దో దీనన్నిటికీ కారణం దోమలే దే దీని ఇట్లాంటివి దోమలు మలేరియా ఇట్లాంటివి ఆపడానికి మనకు చాలా రకాల రకాలుగా ఆపు ఆపుకోవచ్చు ప్రస్తుతానికైతే దోమలు మోసుకొచ్చిన డెంగ్యూ కాని జ్వరం కాని మలేరియా కాని ఇయన్నిటికీ ఆపడానికి ఇట్లాంటివి రాకు రాకుండా చూసుకోవా చూసుకోవాలంటే మనము మన ఇంటి దగ్గర అంతా స్వచ్ఛంగా స్వచ్ఛ స్వచ్ఛంగా అంతా పెట్టుకోవాలి ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ జమ అయిపోతుందో అది సమయం సమయంకి సాఫ్ చేస్తూనే ఉండాలి ఇంక ఇంకా ఇంకా పెద్ద పెద్ద రోగం మలేరియా డెంగ్యూ ఇట్లాంటికి కారణం దోమలు దాంతో వచ్చే చాలా అబ్ ఇబ్బంది అనేది మనుషులకే కరుగు కలుగుతుంది ఇవన్నీ మనం రాకుండా చూసుకోవాలంటే మనం చాలా అంటే చాలా శుభ్రంగా ఉండాలి ఫస్ట్ మొదటి మొ మొదటిది నేను చేసే పని నా ఎక్కడైతే నేను ఉంటానో అక్కడ మొత్తం సాఫ్గా చూసుకోవాలి ఇంకా ఇంకోకటి ఏదైతే వర్షం కాలంలో కానీ ఏదైతే నీళ్ళు సపోజ్ ఒక దగ్గర జమ జమ అయిపోతే అది వెంటనే సాఫ్ చేసేశేయాలి సుభద్రంగా చేసేశేయాలి దానివల్ల మనకు ఎట్లాంటి రోగం రాకు రాకుండా ఉంటుంది ఇంకోకటి అతిమైనా ముఖ్యమైన ముఖ్యమైన సమాచారం ఏంటంటే తొందరగా ఒకవేళ మనకు దా డెంగ్యూ కానీ మలేరియా కానీ అట్లాంటివి ఏమన్నా సింప్టమ్స్ ఏమన్నా మనకు అనిపిస్తే తొందరగా మన దగ్గర ఉన్న చికిత్సకి చూపీయాలి అండ్ అంత దగ్గర పోకుండా మనము ఇంటికొచ్చి ఇంటి దగ్గర ఇద ఇదంతా మనం చూసుకోవాలంటే ఆల్ అవుట్ అనేది ఒక మషిన్ ఉంటుంది ఆ మషిన్ మనం వాడుకోవాలి దానివల్ల మనకు ఇంకా చాలా మన ఇంకా మార్కెట్లో చాలా చాలా విశేషాలుంటాయి మనం దోమలు ఇట్లాంటివి రాకుండా దోమలు కానీ వేరే ఏదైనా దానివల్ల మా మానవకి కారణమేదైతే ఉంటుందో ఇదంతా ఆపడానికి మనకు చాలా ఆపడానికి చాలా మార్కెట్లో వ వస్తువులున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అవుట్ ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే మొదటి కారణమైతే స్వచ్ఛమైనది ఇక్కడైతే చెత్త ఎ ఎక్కడైతే ఎక్కువ చెత్త ఉంటుందో ఎక్కడైతే నీళ్ళు జమ ఉంటుందో అక్కడనే దోమలు చాలా ఉంటాయి అందుకే మా మీ ఒక మ ఒకవేళ మన ఇంటి ఇంట్లో కూలర్ ఉన్న కూలర్లో ఏదైతే నీళ్ళు మనం ఎక్కువ రోజుగా వాడొద్దు ఇంకోకటి నా సమయం సమయం సమయం సమయానికి మన ఇల్లు అంతా శుభ్రంగా పెట్టుకోవాలి ఇంకోకటి ప్రతి ఏదైతే ఇల్లు కోనలు కోనలు ఉంటాయి కదా అక్కడ ప్రతిరోజు మనం శుభ్రంగా చూసుకోవాలి ఇంకోకటి ముఖ్యమై ముఖ్యమైందంటే నీళ్ళే నీళ్ళు ఎక్కడైతే ఎ ఎక్కువ స్టోర్ ఉంటుందో ఫ ఫస్టయితే కూలర్ కావచ్చు ఇంకోకటి ఇంటి బయట కావచ్చు ఎక్కడెక్కడ డ్రైనేజ్ ఉంటుందో ఎక్కడైతే ఎక్కువ చెత్త జ జమ అయ్యి ఉంటుందో అక్కడ మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా అక్కడ పిల్లలకి పోకుండా చూసుకోవాలి అంతా శుభ్రంగా సాఫ్ ఉంటే మనకు ఎట్లాంటి భయమనేది ఉండదు ఎందుకంటే ఒకసారి మానవ మనుషులకి ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇట్లాంటి జ్వరం మనకు వస్తాయంటే అది చాలా మనకు ప్రమాధకారం సో ఇట్లాంటివి రాకుండా మనం చూసుకోవాలంటే చా మనం ఉన్న ఇంటి స ఇంటి దగ్గర మనం ఉండే ఇల్లు దగ్గర ఎక్కడైతే మనం ఉంటున్నామో అంతా సాఫ్ చేసుకోవాలి ఇంకోకటి ఎవరైతే చెత్త జమ చేస్తున్నారో ఎవరైతే చెత్త పడేస్తున్నారు ఎవరైతే సాఫ్ స్వచ్ఛంగా ఉంటలేరో వాళ్ళకు మనం వార్నింగ్ ఇవ్వాలి ఇట్లాంటివి చేయొద్దు దానివల్ల మనకు ప్రమాధకారం ఉంది క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలని అందరికీ మనం చెప్పాలి ఇంకోకటి మనము ఎక్కువ చెత్త పడేయొద్దు ఎక్కడ జమ చేయొద్దు దానివల్ల మనకు చాలా స్వచ్ఛమైన జీవితం లభిస్తుంది ఇట్లాంటి రోగంతో మనం దూరంగా ఉంటాము ఒకవేళ మనం మన దగ్గర అంతా స్వచ్ఛంగా పెట్టుకుంటే దీని ఇ ఇవన్నీ చేస్తాను మా ఇంటి దగ్గర ఒకవేళ మకట్లాంటివి ఏమన్నా కనిపిస్తే నేను ఇవన్నీ చేస్తాను దోమలు డెంగ్యూ అవన్నీ రాకుండా చూసుకోవడానికి